నమస్కారం అండి మీరు ఓటీటీ ప్లాట్ ప్లాట్ఫామ్ గురించి ఏమైన తెలుసా అండి మీకు మీరు కొంచెం దాని గురించి చెప్తారా వివరంగా నాకు దాని గురించి తెలియదు అండి ఇప్పుడే కొత్తగా వింటున్నాను నేను ఆ ప్లాట్ఫామ్ గురించి

అంటే ఇంటర్నెట్ అంటే ఇట్లా సినిమాలుగా కానీ ఇట్లా ముందు ముందుగా వస్తాయి అండి మనము

మనం అది ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా అండి అది ఒకసారి చేసుకుంటే మనకు వెంట వెంటనే వస్తాయి అండి అందులో ఏమి వచ్చినా కూడా

అందులో కొత్తగా వచ్చిన సినిమాలు పాటలు అన్నీ కూడా వస్తాయా అండి అందులో ముందు ముందుగా

అవునా ఇంకా ఏమైన ఉన్నాయా అండి దాని గురించి డిటీహెచ్ అంటే డిటీహెచ్ ఛానెల్ అంటే ఇందులో ఎక్కువ శాతం క్రీడ గురించి ఇట్లా వస్తాయి అండి అలాగే మనకి ఏమైన మీమ్స్ ఉంటే అలాంటివి ఇందులో వస్తాయి అండి నేను అయితే ఓటీటీ ప్లాట్ఫామ్ గురించి చాలా బాగా తెలుసుకున్నాను అండి మీతో నేను ఇప్పుడే అది చూస్తాను అండి సరే అండి సరే అండి